చేపల వేటకి సిద్ధమై వెళ్ళేముందు మేము చాపలు పడటానికి సరిపడా ముళ్ళు ఒక నాలుగు ఐదు అధనంగా తీసుకోని సీసాలంటాము మునగటానికి ముల్లు ఏదైతే నీటిలో మునగాలో ఆ బరువు కోసం సీసాలు కొన్ని ఎక్కువ తీసుకుంటాం దాని తర్వాత ఒక రెండు మూడు ఆ టంగుస్ అంటాము నైలాన్ దారం గట్టిగా ఉంటానికి గ్యాలంకి కడతానికి అవి కూడా ఒక రెండు మూడు అదనంగా పెట్టుకుంటాము అదేవిధంగా మేము ఆచారాలు పద్ధతులు అనేవి మేము ఏమి పాటించం ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వెళ్తాము మాకు ప్రత్యేకంగా ఇలా ఇది అనేమి లేవు మేము చేసేది హాబీగా కాబట్టి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఇద్దరు ముగ్గురు స్నేహితులం మాట్లాడుకుంటాం పలానా దగ్గరికి ఎల్దాము అక్కడ చేపలు పడుతున్నాయి అంటే వెళ్తాను అంతేగాని ఆచారాలు పద్ధతులు అలాంటివి మాకు ఏమీ లేవు ఉండవు